నేను మీషోలో ఒక డ్రెస్ ఆర్డర్ చేశాను నాకు ఆ ఆర్డర్ అందలేదు కానీ నోటిఫికేషన్లో అందింది అని చూపిస్తుంది నేను మిమ్మల్ని అడుగుతున్నాను డెలివరీ బాయ్ ఎవరికైనా విచ్చా ఇచ్చాడా లేకపోతే అతనే తీసుకున్నాడు నాకు తెలియదు నేను మనీ ఫోన్పేలోనే కొట్టాను అది ఫైవ్ థౌసండ్ ఫోన్పేలో కొట్టాను ఇంకా ఆయన డెలివరీకి మనీ ఇద్దమని అనుకున్నాను కాకపోతే ఆయన తెచ్చి ఇవ్వలేదు ఆయన తీసుకున్నాడా లేకపోతే వేరే వాళ్ళకి ఎవరైనా ఇచ్చా ఎవరికైనా ఇచ్చాడా చెప్పు తెలుసుకొని నా డెలివరీ అన్న నాకు ఇవ్వండి లేకపోతే నా మనీ అని నాకు ఇవ్వండి మీరు అలా ఇస్తే నేను మీకు ఒక ఏమన్నా ఇస్తాను ఇట్లా డబ్బులు కానీ ఏమైనా బహుమతి ఇస్తాను మీరు నాకు అట్లా ఇస్తే ఇట్లా నేను మిమ్మల్ని మనస్పూర్తి ధన్యవాదాలు చెప్పుకుంటాను దయచేసి మీరు ఆ డెలివరీ బాయ్ ఇట్లాంటి వాళ్ళు ఒకవేళ అతనే తీసుకున్నాడు అనుకో అట్లాంటి వాళ్ళని ఉంటే తీసేయండి అట్లా నాకు జరిగిన అన్యాయం ఎవరికి జరగకుండా చూసుకోండి ఇంకోసారి డెలివరీస్ అన్ని తప్పు పోకూడదు లేకపోతే వాళ్లు తీసుకునే డెలివరీ బాయ్స్ అస్సలు ఆ మీషోలో ఉండకూడదు మీరు ఇట్లా డబ్బులు ఇట్లా పంపిస్తే నేను ఇంకోసారి ఆర్డర్ చేసుకుంటాను తప్ప ఇంకోసారి అందరు చెప్తాను లేకపోతే ఇలా జరిగింది అని మీరు నాకు డబ్బులు ఇచ్చి అందజేసుకొని ఇంకోసారి ఆర్డర్ చేసేటట్టు తే చూసుకోండి నేను మీరు నాకు డబ్బులు ఏమి ఇవ్వకుండా ఉంటే కానీ పోలీస్ కేస్ అయిన పెడతాను లేకపోతే డెలివరీ కంపెనీకి స్పందించి ఒక తీర్మానం కోరుతాను నా మనవి ఏమనగా మీరు నాకు డబ్బులు అన్న డెలివరీ అన్న అందజేయబడుతుందని అనుకుంటున్నాను